నాకు వినోదం కోసం ప్రయాణం చేయడం ఇష్టం ఎందుకంటే మనము ఒకే ప్రదేశంలో ఉంటాము ఒకే ఇక్కడే పెరిగాం ఇక్కడే పెరిగాము కొన్ని కొన్ని సార్లు వేరే ప్రదేశాలకు వెళ్ళి ప్రకృతిని ఆస్వాదని ఆస్వాదించి అలాగే కొత్త కొత్త మనుషులతో మాట్లాడి వారితో స్నేహం పెంచుకొని వారి యొక్క జీవన విధానాన్ని వాళ్ళ యొక్క సంస్కృతిని తెలుసుకోవడం చాలా మంచి విషయం అని నా భావన ఎందుకంటే అలా చేస్తున్నప్పుడు మనకు తెలుస్తుంది విద్ అదే విధ విధాలైన సంస్కృతాలేం సంస్కృతాలే కానీ వాళ్ళ ప్రాంతంలో జరుపుకునే పండుగల గురించే కానీ వాళ్ళు తినే ఆహారం గురించే కానీ ఇవన్నిటి గురించి మనకు తెలుసుకోవడానికి వీలు ఉంటుంది నేను వెళ్ళిన ప్రదేశాలు అయితే ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం అలాగే విజయవాడ ఈరెండిటిలలో నాకు విశాఖపట్నం అనేది చాలా ఇష్టం దాని సముద్రం దాని సముద్రమైనా వ అక్కడ ఉండే మనుష్యులు అయినా వాళ్ళ యొక్క ప్రేమ ఆప్యాయతలు అయినా నాకు చాలా దగ్గరైనవి అలాగే నేను విశాఖపట్నం వెళ్ళినప్పుడు చాలా మంచిగా నా సమయాన్ని నా సమయాన్ని గడిపాను నీళ్ళతో ఆడుకోవడం సముద్రం దగ్గరికి వెళ్ళడం కొన్ని ఫోటోలు దిగడం చాలా మంచి సమయాన్ని నేను అక్కడ అను అక్కడ పొందాను అందుకోసం అని నాకు విశాఖపట్నం అంటే చాలా ఇష్టం అలాగే విజయవాడ గురించి మాట్లాడుకుంటే విజయవాడలోని ప్రాంతం గురించైనా దాని యొక్క ప్రజల విష ప్రజల స్వభావమైన కూడా చాలా మంచిది వాళ్ళు చాలా మర్యాదపూర్వకంగా మాట్లాడుతారు

విశా విలా విశాఖపట్నంకు మళ్ళీ కూడా వెళ్ళుటకు నేను ఇష్టపడతాను